హలో సర్ ట్రావెల్ ఏజెంటా సార్ నాకు కడప టూ కొంచెము ట్రావెల్డ్ కావాలి సార్ కొంచెం చెప్పగలరా ఒక్క నిమిషమండి చెప్తా సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఆగండీ మ్యూజియం సార్ ఒకటి గవర్నమెంట్ది ఓకే ఇంకోటి వచ్చేసి దర్గా ఉంది కదా సార్ అలిపిరి దర్గా అలిపిరి దర్గా ఎంత అవుతుందండీ ఎక్స్పెన్సు ఏసీ అండీ అది పెరుగుతుందండి ఈచ్ వన్కి ఎంతవుతుందండీ ఫి ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు

ఈచ్ టు తౌ త్రి తౌజనా ఓకే అక్కడ ఏం స్పెషల్ ఉంటుందండీ అలిపిరి దర్గా గురించి చెప్పండి నాకు కొంచెం ఎస్ అండీ అవునండీ ఓకే ఓకే అది లేదా ఎంతవుతుందండి రైల్వే స్టేషన్ నుంచి ఓకే

ఓకే గైడెన్స్ ఆయనే ఇస్తాడా ఓకే అండీ అంటే ఈచ్ పర్సన్కి త్రీ తౌసండ్ అవుతుంది టోటల్ ఎన్ని కిలోమీటర్స్ అవుతుందండీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుందా ఓకే ఇంకా మ్యూజియం గురించి మీకు తెలుసా అండీ గవర్నమెంట్ మ్యూజియం ఉంది కదా కడపలో సార్ చెప్పండి మ్యూజియం గురించి ఓకే అన్నా ఎన్ని గంటల నుంచి అవేలబుల్ ఉంటారండీ మీరు సారీ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది ఓకే అన్నా డ్రైవర్కి సపరేట్ ఎక్స్పెన్స్ అంటే సపరేట్ చార్జెస్ ఇవ్వా అవునా ఎంత అండి ఇది అమౌంటు

ఓకే అండీ అంటే లంచ్ మొత్తం మనమేనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాడా డ్రైవరు ఓకే ఓకే హోటల్లో స్టే ఎలాగండీ ఓకే అండీ